సమాజంలో శాంతిని నెలకొల్పాలంటే అక్కడక్కడ పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేయాలి దొంగతనాలు జరగకుండా నేరాలు జరగకుండా టీమ్స్ అలర్ట్గా ఉండాలి మారుమూల ప్రాంతాలలో ఎక్కువగా నక్సల్స్ తిరిగే ప్లేస్లలో కూడా పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి అలాంటివి జరగకుండా చూసుకోవాలి నక్సలైట్స్ ఇంకా వేరే ఇతర మోసగాళ్లు ఆన్లైన్ మోసగాళ్లు ప్రజలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు అలాంటియి జరగకుండా టీమ్స్ మహిళల పైన కూడా ఎక్కువగా హత్యాచారాలు అలాంటియి జరగకుండా కౌన్సిలింగ్ సెంటర్సు ఏర్పాటు చేసి యువతకి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి పోలీస్ వ్యవస్థ అనేది మారుమూల ప్రాంతాలలో ఎక్కువగా ఉంటే బాగుంటుంది మారుమూల ప్రాంతాలలో ఉన్న పౌరులు యువత చెడు వ్యసనాల బారిన పడకుండా చిల్లర పనులు అంటే ర్యాగింగ్ అలాంటివి చేసుకోకుండా అక్కడక్కడ కాలేజెస్ దగ్గర కూడా కాలేజీ పిల్లలనేది కూడా ఇలాంటి ర్యాగింగ్స్ అవి ఇవి చేయకుండా వాటిని కూడా వారిని కూడా అప్పుడప్పుడు కౌన్సిలింగ్ చేస్తూ ఉండాలి యువతకి కాలేజెస్లో కూడా ఇలాంటి వాటిపైన ఎక్కువ అవగాహన కల్పించినప్పుడే మనము శాంతి భద్రతలను కాపాడగలుగుతాము దొంగతనాలు అరి అరికట్టాలంటే రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లో కూడా పోలీస్ వ్యవస్థ అనేది ఓన్లీ నేరాలు జరగకుండా చూసుకోవాలి